భవిష్యత్తు తరంలో అభివృద్ధి చెందాలంటే వారికి స్ఫూర్తిని ఇచ్చే జ్ఞానాన్ని పెంచే నైపుణ్యాలను మెరుగుపరిచే పుస్తకాలు అవసరం వ్యక్తిగత అభివృద్ధి ప్రొఫెషనల్ స్కిల్స్ భారతీయ సంస్కృతి సాంకేతికత వైజ్ఞానం విజ్ఞానం మరియు సామాజిక బాద్యల బాధ్యతలపై ఆసక్తి పెంచే పుస్తకాలను కొంత తరానికి సిఫార్సు చేయాలి వ్యక్తిగత అభివృద్ధి మరియు ప్రేరణ విజయానికి అవసరమైన ఫిక్సిడ్ మైండ్సెట్ వర్సెస్ గ్రోయింగ్ మైండ్సెట్ గురించి అర్థం చేసుకోవడానికి యువత సంకల్ సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి మరియు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలి ఎఫెక్టివ్ పీపుల్ స్టీఫెన్ కోవే వ్యక్తిగత జీవితం మరియు కెరీర్లో విజయవంతం కావడానికి ఏడు ముఖ్యమైన అలవాట్లు స్వీయ నియంత్రణ పరిశీలన సమయ నియంత్రణ మరియు లక్ష్య సాధన గురించి నేర్పుతుంది ది పవర్ ఆఫ్ హ్యాబిట్ ఛార్లెస్ డుహి అలవాట్లు ప్రభావం గురించి సమగ్రంగా వివ వివరిస్తుంది మంచి అలవాట్లు అభివృద్ధి చేసుకోవడం చెడు అలవాట్లను విడిచిపెట్టడం ఎలా అనే విషయాలపై దృష్టి పెడుతుంది సాంకేతికత మరియు విజ్ఞానం ఇన్నోవేటర్స్ వాల్టర్ ఐజెక్షన్ సాంకేతిక విప్లవాన్ని ముందు నడిపిన గొప్ప ఆవిష్కరణ కథలు కంప్యూటింగ్ ఇంటర్నెట్ మరియు డిజిటల్ యుగం గురించి యువతకు స్పష్టమైన అవగాహన ఏఐ సూపర్ పవర్స్ కైఫులీ భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు ప్రభావం గురించి వివరిస్తుంది ఏ యువతకు ఏ ఏ రంగంలో అవకాశంను అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది బ్రీఫ్ ఆన్సర్స్ టూ ది బిగ్ క్వషన్స్ స్టీవెన్ హాకిన్ బ్లాక్ హోల్స్ టైం ట్రావెల్ భవిష్యత్తు శాస్త్రం వంటి ఆసక్తికరమైన అంశాల గురించి భౌతిక శాస్త్రం మరియు సైన్స్పై ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడే పుస్తకం భారతీయ సంస్కృతి మరియు చరిత్ర భారతీయ మహా సాధువులు అరుణ్ తివారీ వివేకానంద రమణ మహర్షి ఓషో పరమ హంస వంటి గొప్ప పురుషుల జీవిత చరిత్ర ఆధ్యాత్మితకత మరియు జ్ఞానం గురించి తెలుసుకోవడానికి భగవద్గీత ఒక ఆధునిక దృష్టి కోణం ఇషా ఫౌండేషన్ భగవద్గీతను ఆర్థిక సంస్కరణలను పరిష్కరి పరిష్కారంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశం నైతిక విలువలను మరియు ధర్మం గురించి యువతకు అవగాహన పెంచే పుస్తకం ఇండియా ఆఫ్టర్ గాంధీ రామచంద్ర గుహ స్వతంత్రం తర్వాత భారతదేశం అభివృద్ధి ప్రయాణం గురించి తెలియజేస్తుంది ఆర్థిక రాజకీయ సామాజిక మార్పులను అర్థం చేసుకోవడానికి కెరీర్ మరియు వ్యాపారం రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసాాకి ధనాన్ని ఎలా సంపార్జించాలి పట్టుదలను పెట్టుబడులు ఎలా పెట్టాలి అనే విషయాలపై దృష్టి పెడుతుంది ఆర్థిక స్వాతంత్రం కోసం ఉపయోగడే పుస్తకం ది లీన్ స్టాటప్ ఎరిక్రీస్ వ్యాపార ఆలోచన అభివృద్ధి చేసుకోవడం రిస్క్లను తగ్గించడం గురించి వివరిస్తుంది స్టాటప్ కలిగిన యువతకు ఉపయోగపడే పుస్తకం ది ఫోర్ అవర్ వర్క్ వీక్ తిమోతి ఫెర్రిస్ సంస్థల్లో పని చేేయడం కన్నా స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించడం ఎలా డిజిటల్ నిపుణులు మరియు ఫ్రీలాన్సర్కి బాగా ఉపయోగపడే పుస్తకం సామాజిక బాధ్యత మరియు మార్పు సత్యమేవ జయతే మహాత్మా గాంధీ సత్యం అహింసా నిజాయితీ వంటి విలువలని ఎలా సమా సమాజాన్ని మార్చగలవో వివరిస్తుంది ఈ పుస్తకాలు భవిష్యత్తు తరానికి అవసరమైన నైపుణ్యాలను ఆలోచన విధానాన్ని విజ్ఞానాన్ని ప్రేరణను వంటి విలువలను అందించగలవు ప్రతి యువకుడు అవగాహన పెంచుకోవడానికి సామాజికతని సహాయపడేందుకు సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ పుస్తకాలను చదవాలని సిఫార్సు చేస్తాను